నాకు ఉద్యోగం చేయడం అంటే చాలా ఇష్టం నేను నా కెరియర్ని ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించాలి అని అనుకుంటున్నాను నేను చేసే చదువుకు కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుంది నాకు ఏంటి అంటే అభిరుచులు చాలా ఉన్నాయి ఆ అభిరుచులతో పోల్చుకుంటే నాకు ఉద్యోగాలు చాలా ఇష్టం నా అభిరుచి నా ఉద్యోగాలకి చాలా తగినట్టుగా ఉంటాయి నా అభిరుచులు ఏంటి అంటే నేను నాకు ఉండే ఉచిత సమయంలో ఎలాగా దాన్ని తయారు చెయ్యాలి ఏవేవి కోడ్స్ రాయాలి అనేది చూసుకుంటాను ఈ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా అన్నీ చేసుకుంటాను మా ఉద్యోగం మా ఉద్యోగ కెరియర్లో కానీ నాకు నచ్చిన దాంట్లో నాకు బాగా నచ్చింది నా కెరియర్ ఇంకా ఏంటి అంటే నాకు నా ఉద్యోగ కెరియర్కి బయట నా అభిరుచులకి చాలా తేడా ఉంటుంది నా అభిరుచులు ఏంటి అంటే నాకు చాలా ఇష్టమైనవి నేను పట్టుపట్టి సాధిస్తాను నాకు ఉద్యోగం కూడా అలాంటి ఇష్టమైనదే నా అభిరుచులు ఏంటి అంటే బాగా బాగా తయారవ్వడం బాగా రాయడం బాగా చదవడం బాగా డాన్స్ వేయడం బాగా పాడటం ఇవన్నీ నాకు ఇష్టమైన అభిరుచిలు ఈ అభిరుచులలో నన్ను ఏది వదులుకోమన్న వదులుకోలేను దాంతో పాటు నేను ఇంకా చాలా చాలా అభిరుచులను నేర్చుకున్నాను నా ఉద్యోగ పరంగా అయితే నేను చాలా చేశాను నా ఉద్యోగాన్ని నా ఉద్యోగం కోసం నేను చాలా అభిరుచులను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా నా అభిప్రాయాల ఆసక్తులు చాలా ఉన్నాయి నా అభిప్రాయాల ఆసక్తులు అనగా ఏంటి అంటే నాకు బాగా ఆసక్తికరమైనది నేను ఊరు దేశాలు తిరగడం బయట బయట దేశాలు తిరగడం నాకు నా ఉద్యోగానికి ఎలాగా ఎలాగా ఉంది అంటే నేను నా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేరే దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు మా పై అధికారులు దాని ద్వారా ఏంటి అంటే నా ఉద్యోగం కూడా ఒక నాకు ఒక అభిరుచిగా మారింది దీని ద్వారా ఏంటి అంటే నాకు చాలా నా ఉద్యోగం అనేది చాలా అభిరుచిగా మరియు నాకు ఒక మంచి వ్యతిగత వ్యక్తి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అభిప్రాయాన్ని ఇచ్చింది ఉద్యోగం వల్ల నాకు కలిగే నష్టమేమీ లేదు ఉద్యోగం వల్ల నాకు చాలా లాభం ఉంది ఉద్యోగం వల్ల నాకు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటున్నాను ఉద్యోగం అనేది చాలా మంచి పారిశ్రామికవేత్తల మారింది ఉద్యోగం అనేది నాకు చాలా మంచి పేరుని తెచ్చింది మా ఇంట్లో వాళ్ళు అందరూ నా ఉద్యోగం వల్లనే మంచిగ్గా పేరు ప్రఖ్యాతలతో నిలిచి ఉన్నారు నా ఉద్యోగం నా కెరియర్ బయట అభిరుచులకు చాలా భిన్నంగా ఉన్నాయి ఈ భిన్నత్వాన్ని సరికూర్చడానికి నా ఉద్యోగం వచ్చినట్టు ఉంది ఈ ఆసక్తులన్ని బాగా గడిచాయి తరువాత నా ఉద్యోగం కెరియర్ అనేది చాలా మంచిగా జరుగుతుంది